పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు అయ్యాము అంతకుముందు సాయి సచ్చరిత్ర అలాంటి పుస్తకాలు అన్నీ తెలుగులో హిందీలో హిందీలో ఇంగ్లీష్లో ఉండేవి ఆ భాష రాక సాన్స్క్రిట్లో అది అర్థం కాక సరిగా ఇది అవ్వక చదవడానికి కూడా వీళ్ళు అయ్యేది కాదు ఇప్పుడు పిల్లలకు అది చెప్పుకోవడానికి కూడా తెలుగులో కూడా ఆవిష్కృతం అయి ఉంది కాబట్టి చెప్పడానికి కూడా ఈజీగా ఉంది చదవడానికి కూడా ఈజీగా ఉంది అందుకని చెప్పి ఈ ట్రాన్స్లేషన్ అది బాగుంది కాబట్టి చదవడానికి వీలుగా ఉంది